మా ఊర్లో ఒక లైబ్రరీ ఉంది అది ఏంటంటే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం లైబ్రరీ అది చాలా అందులో ప్రతి ఒక్క బుక్కు ఉంటుంది ఏ బుక్కు లేదు అని అనుకోకుండా అన్ని బుక్లు ఉంటాయి నాకు కొన్ని బుక్స్ అంటే చాలా ఇష్టం అందులో మెయిన్గా ఏంటంటే అంబేద్కర్ గారి గురించి సంబంధించిన ఒక నోట్బుక్ చదివాను ఆ బుక్లో ప్రతి ఒక్కటి ఆయన చేసింది ఆయన సాధించిన ప్రతి ఒక్కటి అందులో అయితే ఉంది అలాగే ఆయన సైంటిస్ట్ అయ్యింది అలాగే ఆయన కష్టపడి ఎంతమందితో పోరాడి పోరాడారు అలాగే ఎంత సాధించారు అన్న దాని గురించి ఉంది అలాగే నాకు అబ్దుల్ కలాం గారు కూడా ఇష్టం ఆయన బుక్స్ కూడా నేను ఎక్కువ చదువుతాను ఆయన మెయిన్గా ఫాలో అయ్యేది ఏంటంటే హౌ టు హౌ టు లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అనే దాని గురించి ఆయన ఎక్కువ చెప్తారు ఎప్పుడన్నా సరే ఇంకా ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడేది ఆయన చేసేది కానీ ప్రతి ఒక్కటి ఆయన మంచిగా ఏదన్నా సరే నిర్ణయం తీసుకో అలాగే ఆయన గురించి ప్రతి ఒక్కటి ఆ బుక్లో డీటెయిల్గా ఉంది నేను ఆ బుక్ను చదివినందుకు చాలా అంటే చాలా ఆనందపడుతున్నాను అలాగే ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నాను ఆ బుక్లో చదివి ఆ పుస్తకం ఏంటంటే నేను ఇంకో పుస్తకం చదివాను అది ఏంటంటే చంద్రబోస్ గురించి ఆయన సేమ్ ఆయన గురించి కూడా ప్రతి ఒక్కటి ఆ బుక్లో రాశారు అలాగే ఇంకా ఏంటంటే నాకు పురాణాల్లో రామాయణం అంటే ఇష్టం అలాగే మహాభారతం అలాగే ఇంకా మహాదేవ్ ఈ ఈ మూడు బుక్లు నాకు చాలా ఇష్టం దేవుడి పుస్తకాలు రామాయణంలో రాముడు చేసిన చిన్నప్పటినుంచి ఆయన బాలకాండ అలాగే యుద్ధకాండ అయోధ్యకాండ అలాగే క్రీడ అదే కిష్కిందకాండ ప్రతి ఒక్కటి అక్కడ డీటెయిల్గా ఉంది అలాగే మహాభారతంలో కృష్ణుడు గురించి అలాగే ఆయన రథం నడిపిన ఆయన ఆయన రథం నడిపిన దాని గురించి కానీ ప్రతి ఒక్కటి అక్కడ రాసి ఉంది అక్కడ పాండవులు కౌరవులు కౌరవులకి పాండవులకి మధ్యన జరిగిన గొడవ యుద్ధం గురించి ప్రతి ఒక్కటి అందులో అయితే రాసి ఉంది ఇంకా ఇంకా ఏంటంటే మహాదేవ్ వచ్చేసరికి శివుడు గురించి ఆయన గురించి మొత్తం డీటెయిల్గా రాసి ఉంది నాకు ఇలాంటి పుస్తకాలు అంటే చాలా ఇష్టం అలాగే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని నా ఒపీనియన్